నేను మీ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ పెట్టిన్నాను నాకు ఇంకా ఆహారం రావటానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి ఆహారం కోసం నేను ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు కొద్దిగా తెలియ చేస్తు ఉండండి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పారంటే నాకు కొద్దిగా సహాయపడుతుంది మీరు ఎక్కడ ఉన్నారని మాకు అర్థమవుతుంది ఎంత సమయంలో వస్తున్నారో కూడా చెప్పండి